నా వంటకాల్లో రుచిని పెంచడానికి నేను ఉపయోగించే కొన్ని రహస్య పదార్థాలు ఇక్కడ ఉన్నాయి సోయా సాస్ సొయా సూప్ చాలా వంటకాల్లో ఒక సాధారణ పదార్ధం మరియు ఇది రుచిని జోడించడానికి గొప్ప మార్గం ఇది కొద్దిగా ఉప్పు మసాలా మరియు తీపిని జోడిస్తుంది ఇది మీ వంటకాలను సమగ్రమైన రుచిని ఇస్తుంది వెనిగర్ వెనిగర్ మీ వంటకాల రుచిని జోడించడానికి మరొక గొప్ప మార్గం ఇది గొప్పగా ఇది కొద్దిగా ఉప్పు మసాలా మరియు ఆమ్లాన్ని జోడిస్తుంది ఇది మీ వంటకాలను రుచిని జోడిస్తుంది మరియు వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది మసాలా మసాలా మీ వంటకాల రుచిని జోడించడానికి మసాలా ఉపయోగించవచ్చు కానీ కొన్ని సాధారణ మసాలాలు వెల్లుల్లి ఉల్లిపాయ టమోటా పేస్ట్ మరియు ఆవాలు తేనె తేనెమీ మీ వంటకాల రుచిని జోడించడానికి మరొక గొప్ప మార్గం ఇది కొద్దిగా తీపిని జోడిస్తుంది ఇది మీ వంటకాలను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది ఆలివ్ నూనె ఆలివ్ నూనె వంట చేయడానికి మరియు రుచిని జోడించడానికి ఒక గొప్ప మార్గం ఇది ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉంటుంది ఇది మరియు వంటకాలను ఆకర్షణీయమైన మరియు రుచికరమైన మురికిని జోడిస్తుంది మీరు ఈ రహస్య పదార్థాలను మీ వంటకాల్లో ఉపయోగించడానికి ప్రయోగించినప్పుడు మీ వంటకాలను మరింత రుచికరంగా మరియు ఆకర్షణీయంగా చేస్తారని మీరు చూస్తారు